నా అభిరుచి కొనసాగించేందుకు మా కుటుంబం ఎన్నో విధాలుగా నాకు సాయం చేస్తుంది అండి సహకరిస్తుంది సహాయం చేస్తంది కాదు సారీ ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఎంతో ఇష్టము ఎంతో అభిమానము నేను చిన్నప్పటి నుంచి సంగీతం అనేది నాకు చాలా ఎందుకో ఆ సంగీతం అనేది చాలా ఇష్టం నాకు సంగీతం ఆ సంగీతంలో కూడా మొదట నా మా తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా తర్వాత నాకు ఉన్న ఈ అభిలాష ఈ కళ పట్ల ఉన్న నాకు ఉన్న అభిలాషను చూసి వాళ్ళు ఏం చేసారు అంటే నాకు సంగీతం నేర్చుకోడానికి తోడ్పడ్డారు అండి అదేవిధంగా నాకు ఈ ఈ వంట వండడం కూడా చాలా ఇష్టం అండి నాకు ఎందుకంటే ఆ రెండు పనులు చేసినప్పుడు నా మనసు అంతా ఆహ్లాదంగా ఉంటుంది ఇవన్నీ నా ఇవన్నీ నా నా నా అభిరుచికి సంబంధించినవండి ఇవన్నీ నా కుటుంబంతో నేను ఎప్పుడైతే నేను నా చిన్న వయసులో నేను ఎప్పుడైతే ఇవన్నీ నా తల్లిదండ్రులకి చెప్పానో మొదట వాళ్ళు సహకరింపకపోయినా సరే తర్వాత నా యొక్క ఈ ఇంట్రెస్ట్ని చూసి ఆ ఆత్రుతను చూసి వాళ్ళు నాకు అన్ని విధాల సహకరించారు అండి నేను ఇప్పుడు నాకు సంగీతంలో కూడా మంచి జ్ఞానం సంపాదించుకోడానికి నా తల్లిదండ్రులు ఎంతో నాకు కృషి చేసారు ఎంతో సహా సహాయం చేసారు నాకు ఆర్థికంగా కానీ లేకపోతే ప్రతి విధంగా నాకు చాలా సహకరించారు అండి అదే కాకుండా నేను వంట వండడంలో కూడా వంటల విషయంలో కూడా నాకు ఎంత సహకరించారు దీనికి నా తల్లిదండ్రులకి నేను కృతజ్ఞత కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను అండి నా తల్లిదండ్రులకి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను సో ఈ విధంగానే చిన్నప్పుడు నుంచి నా తల్లితండ్రుల నన్ను కొనసాగించి నాకు పెళ్ళైన తర్వాత కూడా నా భార్య కూడా నా అభిరుచిని కొనసాగించడంలో సహకారిగా నిలిచిందండి ఆవిడ కూడా నేను చేసే పనుల్లో నా నేను చేసే ప్రతి పనిలో కూడా నాకు సహక సహకారిగా ఉంది ఇదే కాదు అండి నా పిల్లలు కూడా నాకు నాకు ఎంతో సహకరించారు నాకు ఏయే రుచుల్లో ఏయే నా ఏయే కళల్లో అభిరుచి ఉందో ఆ ప్రతి విషయంలో కూడా నే నాకు సహాయం చేయడానికి నాకు ఆ పనిని కొనసాగించేందుకు నా తల్లితో ఒక అటు పక్క నా తల్లితండ్రులు ఇటు పక్క నా భార్య అటుపక్క నా పిల్లలు వీళ్ళు అందరు కూడా ఎంతో నాకు సహకరించారు అండి ఇది నేను చెప్పుకోగలుగుతున్నాను